అలాంటి అలాంటి తెలుగు భాషల్లో మాట్లాడటం అయినా పాట పాడడం అయినా ఎన్ నాకెంతో ఇష్టం మరియు అవి అన్ని అవంటే ఎంతో ఆసక్తికరం అవి వినడానికి మాట్లాడటానికి ఆ పాటలు పాడటానికి నాకెంతో ఆసక్తికరంగా ఉంటుంది ఈ ఎక్కువగా నచ్చేవి మాత్రం తెలుగులో మాట్లాడటం తెలుగులో పాడడం ఈ బాగా ఇష్టం